మనం అడవిలోకి వెళ్ళి వన్య ప్రాణులను చూడడం ఒక ఆనందమే కానీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న జీవులకు చాలా నష్టకరాలు జరుగుతాయి ఎందుకంటే వాళ్ళు మనకు చూసి వాళ్ళు భయపడి బయటకి రారు మన మనకేదో ఉత్సహాన్ని ఇస్తుంది కాని వాళ్ళకు ఏమాత్రం ఉత్సహానివ్వదు ఎందుకంటే ఆ భయంతో వాళ్ళు బయటకి రాలేకపోతున్నారు ఎవరు ఏమైనా హాని చేస్తారా హాని చేస్తారన్న భయంతో వాళ్ళక్కడే ఉండిపోవడం వల్ల వాళ్ళకు ఇళ్ళ ఎక్కడంటే ఎక్కడికంటే అక్కడకి తిరగలేరు ఎందుకంటే ఆ భయంతో వాళ్ళెక్కడికి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళకు సమయానికి భోజనం జరగదు మనమేదో మనకోసం మన ఆనందంకోసం వెళతాం కాని అక్కడికి వెళ్ళి వాళ్ళకు చాలా నష్టాలు వాళ్ళ మనం చేసే పనుల వల్ల వాళ్ళకు చాలా రకరకాలుగా ఇబ్బందులు కలుగుతాయి అడవిలో ఇదే అడవి ఎలాంటిదంటే మన వన్య ప్రాణులను మన ఇల్లు మనకు ఇల్లెలాంటిదో వాళ్ళకు అడవి అలాంటిది పశువులు ఉండేచోట ప్రతి వన్య జీవాలకు అడవి అలాంటిది మనకు ఇల్లు ఇల్లు ఎలాగో వాళ్ళకు అది అడవి అలాంటిది అందుకే మనము ఏదో మన మన ఆనందాన్ని కలిగించడానికోసం అక్కడకి వెళతాం కాని వాళ్ళకు ఏమాత్రం అది సంతోషాన్నివ్వదు అడవికెళ్ళడం మన ఏంటంటే ఆ ప్రాణాలకు మన ప్రాణాలకు వాళ్ళ ప్రాణాలకు ఇద్దరికి నష్టాలు ఎందుకంటే వాళ్ళు మనల్ని చూసి భయపెడతాం మనం వాళ్ళను చూసి భయపడుతాం ఏదో మన మన సంతోష తృపి కోసం వెళతాం కానీ అక్కడికి వెళ్ళి మనకు చూడడానికి ఏదో ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది కాని వాళ్ళకైతే ఏమాత్రం ఇష్ సుఖాన్ని ఇవ్వదు ఎప్పటికైనా ఒక్కసారి అంటే ఏమన్నా అనుకోవచ్చు కానీ వాళ్ళకు నష్టపడే విధంగా వెళ్ళడం అది ఏమాత్రము మంచిది కాదు ఎందుకంటే అది ప వాళ్ళకు నష్టమే మనకు నష్టమే ఎందుకంటే అడవి జీవులు మనకి ఎలాంటిదంటే చాలా రకాలుగా ఉపయోగపడతాయి తరతరాలకు మనకు మానవులకు వాళ్ళకు మధ్య ఒక బంధం ఉంది మనం కూడా ఒక వానరజాతి నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి మనం కూడా మనము తరాలు పడేకొద్దీ మనము మనకు తగ్గట్టు మార్చుకొన్నాం కాని వాళ్ళు ఒక మూగజీ మూగజీవిలు వాళ్ళకు ఏమాత్రము ఎటువంటి సౌక్యరాలు లేవు కాని వాళ్ళు వాళ్ళ విధంగా వాళ్ళ అడవినే ఇల్లు అనుకొని బ్రతికేటోళ్ళని మనం వెళ్ళి ఇబ్బంది పెట్టడం ఏమాత్రము కరెక్ట్ కాదు ఎందుకంటే అడవిప్రాణాలు మనప్రాణాలే అక్కడకి వెళ్ళి మనము ఏదో ఫారెస్టింగ్ అని ఏదేదో విధానంగా మనకు ఒక వెకేషన్ని ఒక వాళ్ళతో గడుపుదామని వెళ్తాము కాని వాళ్ళకేమాత్రం సుఖాన్నివ్వదు అన్న ఏమాత్రం సుఖాన్నివ్వదు అడవి ప్రాణాలకు చాలా నష్టాలు జరుగుతాయి అందుకే అక్కడకి వెళ్ళి మనం ఆనందం కోసం వాళ్ళకు నష్టపడే ప పడడం ఏమాత్రం కరెక్ట్ కాదు అందుకే